చెప్పు నీకేంకావాలి ఓ అవునా ఇంకేమన్నా చెప్పగలరా డీటైల్డ్గా అంటే ఆ దొంగని గుర్తుపట్టగలరా మీరు సరే ఏ బస్సులో వెళ్తున్నావు నువ్వు ఓ అవునా అయితే నువ్వు బ్యాగ్ని అంటే బ్యాగ్లో నుంచి దొంగలించా అన్నావు కదా బ్యాగ్ పక్కకు పెట్టావా లేదంట అది మీదనే ఏసుకున్నావా ఓహో అంత హారం విలువైనా హారం ఉన్నదీ అక్కడెందు సపరేట్గా పెట్టావు సరే సరే సరే అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కంప్లైంట్ ఇవ్వగలవా ముందు నాకు నీ పేరు చెప్పు మీ వయస్సు సరే మీది సంగారెడ్డి కదా మీ ఫోన్ నెంబర్ మా కానిస్టేబుల్కివ్వు అతను ఒకతని దగ్గరకు తీసుకెళ్తాడు అతను అతని నువ్వు ఆ దొంగ ఎలాగుంటాడో చెప్పగ చెప్తే అతనొక బొమ్మని గీస్తాడు ఒకవేళది కష్టమైతే మనం వెళ్ళి వెతుకుదాం సరేనా మాక్కొంచెం సమయం కావాలి అది వెతకడానికి సరే ఇక్కడ కూర్చోండి నేను పంపిస్తా ఇంకో విషయం ఆ దొంగకి ఇంకేమైనా ఆచూకీలు చెప్పగలరా అంటే అతని ఏర్ ఏ ఏ రకంగా ఉంటాడో ఎత్తుగా ఉంటాడా పొడుగ్గా ఉంటాడా

కుంటుతూ ఉన్నాడా సరే అయితే ఇంతకుముందున్న దొంగలల్లో ఎవరన్నా ఆ పోలికలతో ఉంటే చెప్తాము ఇంకా తను ఎలా ఆ అది మేం వెతికి పెడతాం ఎంతుంటుందది దాని ఖరీదు గానీ మూడు లక్షలు

సరే సరే మేము మీరేం భయపడకండి మేం వెతుకుదాం సరేనండి అక్కడ కూర్చోండి